నమస్తే మేడం మీ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయించాలనుకుంటున్నాం మేడం మా చెన్నకోడుకు యూకేజీ ఇద్దరు బాబులు మ్మ్ ఫస్ట్ బాబుకి ఏడు సంవత్సరాలు చిన్నబాబుకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవును మేడం ఫస్ట్ బాబు వచ్చి సెకండ్ క్లాస్ సెకండ్ బాబు వచ్చి యూకేజి మేడం

ఆ స్కూల్ బాగుంది మేడం చూసాం కొంచెం ఫీజ ఎంతో చెప్తారా మేడం ఓకే మ్యామ్ నాకైతే బాగా నచ్చింది మేడం ఓకే మేడం

ఎక్కువ అమౌంట్ పే చేస్తా మేడం మా పిల్లల్ని బాగా చూసి చదువు చెప్పాలి మేడం ఓకే థ్యాంక్స్ మేడం మేము మంచి రోజు చూసుకుని వచ్చి పిల్లల్ని ఇద్దరిని జాయిన్ చేయించి వస్తాం మేడం థ్యాంక్స్ మేడం